చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అండి ఎంత మంది వెళ్ళాలి అండి ఐదుగురుమా ఓకే సరే అండి ఆరువేల ఐదు వందలు అండి ఏవండీ మరి వెనక్కి వచ్చినప్పుడు మరి ఖాళీగా రావాలి కదండీ బండి ఎందుకంటే నైట్ నైట్ టైం నైట్ టైం తక్కువ అండి మీరు అది ఏదో ప్రొద్దున మాట్లడుకోండి ఇ అదేలేండి అంటే ప్రొద్దున మాట్లాడుకుంటే అది వెనక్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు ఎక్కుతారు ప్యాసింజర్లు ఇప్పుడు ఏంటంటే నైట్ టైం కదండి ఏంటి అండి అయ్యా బండి మేము ఎందుకంటే మీ దగ్గర నుంచి మళ్ళీ బండి వచ్చి వేరే ప్రొద్దునే వేరేవాళ్ళకి పంపాలి కదండీ అక్కడ ఉంటాము మరి అది అక్కడ ఉంటే మరి అది వెయిటింగ్ చార్జెస్ పడతాయి అండి అక్కడికి అక్కడ ఉన్నందుకు చార్జెస్ పడతాయి మరి పర్లేదా అండి వెయిటింగ్ ఉంటే అవర్కి వేస్తాము అండి గంటకి ఐదు వందలు పడుతుంది అండి లేదు నాకు చూడండి ఎందుకంటే మీకు నైట్ టైం వెళ్ళి రావాలి కదా మీకు ఇప్పుడు మీరు ఏ టైంకి అంటే ఆ టైంకల్లా మేము కరెక్ట్గా దింపుతాము అందుకు సరే అండి మీకు కాబట్టి ఆరువేలు చేసుకోండి లేదు లేదు అండి అండి ఇదిగోండి డీజిల్ మాదే ఫాస్ట్ట్యాగ్ కూడా మేము టోల్ ప్లాజాలో కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుందండి అదే ఆరువేలు అలాగా అయితే సరిపోద్ది కానీ ఏంటంటే లేదండి డ్రైవర్కి ఇవ్వాలి అండి డ్రైవర్కి భోజనం డ్రైవర్కి మామూలుగా మీ ఇష్టం అండి డబ్బులు మామూలుగా బేటా డబ్బులు మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటే ఇవ్వండి భోజనం ఏం అక్కర్లేదు లేండి కాకపోతే మీరు చూసే ఇవ్వండి అండి అన్ని మీరు అలాంటి డౌట్లు ఏం పడక్కర్లేదు అండి బండి కానుంచి మొత్తం అన్నింటికీ పంపుతాము అండి మీరు అలాంటివి చెప్పినాగాని అండి తప్ప వచ్చేస్తాడు అండి అరగంటలో ఎక్కడికి రావాలి అండి రాజమండ్రిలో ఈతకోట రాజమండ్రి ఇప్పుడు పోనీ ఇక్కడకి వస్తా రాజమండ్రి మన రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ కాడికి వచ్చేయమంటారా అండి ఇంకో కరెక్ట్గా అరగంటలో కోటిపల్లి బస్ స్టాండ్లో విజయవాడలో బస్ స్టాండ్కి వెళ్ళాలి అండి లేదు అంటే విజయవాడలో బస్ స్టాండ్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్

అయితే మీకు పెడతాను అండి డ్రైవరు నెంబరూనీ మీ క్యాబ్ నెంబరు పెడతాను అండి మీరు కరెక్ట్గా బండి అరగంటలో అక్కడ ఉంటుంది అండి అక్కడ కరెక్ట్గా అరగంట నుంచి అరగంటలో వెళ్ళేలోపు మీకు బండి అక్కడ ఉంటుంది మీకు డ్రైవర్ నెంబరు బండి నెంబరు అక్కడ పెడతాము మీకు తీసుకెళ్ళిపోతాడు అండి ఎంత ఒక ఒక టూ అవర్స్లో తీసుకెళ్ళిపోతాడు అండి రెండు రెండున్నర గంటలలో తీసుకెళ్ళిపోతాడు అండి అంతే అండి అడ్వాన్సు అడ్వాన్సు ఎంతో కొంత ఇవ్వండి అంటే బుక్ చేసుకున్నారు కదా అండీ అడ్వాన్సు ఇవ్వాలి అండి వేయండి మూడు వేలు వేయండి సరే అండి పంపించేస్తాము అండి పెద్దదే వస్తుంది అండి ఏంటంటే ఐదుగురు కదా డ్రైవర్తో కలిపి ఆరుగురు అంటే ఎర్టిగా వస్తుంది సరే వచ్చేస్తాడు అండి వచ్చేస్తాడు అండి సరే వచ్చేస్తాడు అండి అదే మీకు అక్కడ దగ్గరలో ఎవరు అవైలబుల్గా ఉన్నారో చూసి ఒకసారి దాన్నిబట్టి మేము పెడతాము అండి లేదు అండి ఎవరూ డ్రింక్ కానీ స్మోక్ కానీ ఎవరూ ఉండండి అదే అండి అదేలేండి మీరేమి కంగారు పడకండి మేము చూస్తాము సరే సరే అండి